మేము మొక్కజొన్న పంటను వేసినప్పుడు అడవి పందులు ఎక్కువగా పంటను నాశనం చేసేవి అడవి పందులు నుండి మా పంటను రక్షించుకోవడానికి టపాసులు కాల్చేవాళ్ళం లౌడ్ స్పీకర్లు పెట్టి మనుషులు మాట్లాడుకుంటున్నట్టు పాటలు పాడుకున్నట్టు ఏర్పాట్లు చేసేవాళ్ళం దిష్టి బొమ్మలు పెట్టి ఆ దిష్టి బొమ్మలకు అడవి పందులు భయపడేలాగా చేసేవాళ్ళం తరువాత వరి పంట వేసినప్పుడు ఆ పంటను ఆవులు మేసేయడం జరిగేది దాని ద్వారా మా వరి పంటకు చాలా నష్టం జరిగేది దీని నివారణకు పంట చుట్టు కంచెను వేయడం జరిగింది ఆ కంచెను వేయడానికి మాకు చాలా ఖర్చు అయ్యేది ఈ విధంగా జంతువుల నుండి పంటను కాపాడుకోవడానికి నివారణ చర్యలు జరిపేవాళ్ళం